హలో హలో మా కుక్క ఫుడ్ గట్టా తినట్లేదు అండి ఇప్పుడు రమ్ముంటారండి అలాగే నది మీకు వచ్చే ముందు కాల్ చేస్తానండి ఒక సారి మీకు మీరు వచ్చే ముందు ఒకసారి ఫోన్ చేస్తాను